మా ఊరిలో ఎవరికైన కుక్క కరిస్తే వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి చేరుస్తారు అక్కడ ఆ ఉన్న వైద్యులు ఏమి చేస్తారంటే మొదట బొడ్డు చుట్టు ఒక ఇంజక్షన్ ఇచ్చి తర్వాత ఇరవై ఒక్క రోజులు మాత్రం రోజు కూడా ఇంజక్షన్ చేసుకోవాలి అంటారు ఒకవేళ అది కనుక చేయించుకొలేకపోతే ఆవ్యక్తి మళ్ళి ఆ యొక్క వచ్చే వ్యాధి తిరగబడుతుంది